తెలంగాణలో విద్య రంగంలో జరుగుతున్న ముఖ్యమైన పోకడాలు మార్పులు ఏవి సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఆన్లైన్ తరగతులు ఎస్సిఆర్టి యుట్యూబ్ చానల్స్ ఈ తెలంగాణలో ఈ విద్యారంగంలో ఇప్పుడు చాలా పోగడాల జ మార్పులు జరుగుతున్నాయి ఏంటంటే ఒకప్పుడు బడికెళ్ళి చదువుకోవాల్సి ఉంటుండె కానీ ఇప్పుడు బడికి వెళ్ళకపోయినా సరే మన ఒక దేంట్లోనైనా మనం చదువుకోగలము మనము ఇంటర్నెట్ ద్వారా కూడా మనం చదువుకోగలం అలా సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ అని ఇస్తున్నారు అప్పట్లో పిల్లలకి ఏంటిది అంటే బడికి వచ్చి అయితే ఓన్లీ ఓ కేవలం ఒక చదువు మాత్రమే తెలిసేది కానీ ఇప్పుడు ఈ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ అని వాళ్ళకి ఇలా వివిధ విధా వివిధ విధాలు చేయడం వల్ల వాళ్ళకి ఏంటిది అంటే భవిష్యత్తులో వాళ్ళకి ఏదైనా సరే చేసేలాగా చేశారు వెనకటికి చదువు అంటే బడి అంటే ఓన్లీ ఓ కేవలం చదువు మాత్రమే కానీ ఇప్పుడు చదువుతోపాటు ఎన్నో ఉన్నాయి క్రీడలు ఉన్నాయి అలాగే

మంచిగా చదువుకొని ఉండేలాగా తీర్చిదిద్దడానికి ఇలా పనికొస్తుంది ఇలా తెలంగాణ విద్యారంగంలో ఇలా ఎన్నో మార్పులు జరగడం వల్ల పిల్లలు చాలా మెరుగై మెరుగు పడుతున్నారు కానీ దీంతో వచ్చింది ఏంటిదంటే ఇలా చూడడం వల్ల ఆన్లైన్ కోసమని వాళ్ళు కొత్త కొత్త వస్తువులు కొంటున్నారు ఆ వస్తువుల వల్ల వీళ్ళు వాటికై ఒకటే వాటిపై ఏ దృష్టి పెట్టి వాళ్ళ ఆరోగ్యం చెడ చెడగొట్టుకుంటున్నారు కానీ వాటిని ఎంత మెరుగ్గా యూస్

ఈ స్కిల్స్ అనేటివి నేర్పి ఈ స్కిల్స్ ట్రైనింగ్ ముందు నుంచే ఇవ్వడం వల్ల ఏంటిదంటే వాళ్ళకి ఎంతో మంచిగా ఉండడానికి రేపు భవిష్యత్తులో వాళ్ళు దేనికైనా సరే తెగించి ఉండడానికి ఒక చదివే కాదు మాకు ఇది కూడా ఉంది అని చెప్పి వాళ్ళు తొందరగా ఉద్యోగాల్లో చేయడానికి కూడా వాళ్ళకి ఆసక్తికరంగా ఉంటుంది ఈ యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కటి వాళ్ళు నేర్చుకోవచ్చు ఈ వాళ్ళకి ఏమైనా నేర్చుకోవాలంటే ఒక ఉపాధ్యాయురాలే కాదు ఇలా యూట్యూబ్ ఛానల్లో కూడా మనం ఎన్నో నేర్చుకోవడానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ వల్ల మన తెలంగాణలో ఇప్పుడు చాలా మార్పులు జరుగుతున్నాయి ఎంతో మంచి కూడా అవుతుంది